మా ప్రాంతంలో కళాకారులు మరియు కళాకారుల సంఘం ఉంది హైదరాబాద్లో వివిధ రకమైన వివిధ రకాలైన కళాకారులు ఉన్నారు అసలు భారతదేశంలో మొట్ట మొదటిగా హైదరాబాద్ ఆర్టిస్టు ముద్రించబడింది అక్కడ ఎంతమంది కళాకారులు వాళ్ళ కళను ప్రదర్శించారు వాటి వల్ల ప్రజలకి మంచి సంతోషాన్ని కలిగించారు వాళ్ళను మంచి ప్రోత్సహించారు అలాగే ఇప్పుడు చాలామంది ప్రజలు సినిమా థియేటర్లలో సినిమాని చూసి ఎంతో ప్రోత్సహించి ఆనందిస్తున్నారు వాటి వలన మనకి మంచి ఆనందం కలుగుతుంది వాటి వలన వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు అలాగే చాలామంది పెయింటింగ్స్ వేస్తున్నారు వాటి వలన మనకు తెలుస్తుంది అది దాని కళలను ఎలా నైపుణ్యం చేసుకోవాలో అలాగే ఎంతోమంది పాటలు పాడుతున్నారు దానివలన మంచి మనశ్శాంతిగా ఉంటుంది మనసు హాయిగా ఉంటుంది హైదరాబాద్లో అనేకమంది పాట పాడే వాళ్ళు ఉన్నారు దానివలన కళలు ఇంకా అభివృద్ధి చెందుతుంది ఈ సమాజంలో ఇంకా ఎన్నో కళాకారులు అభివృద్ధి చెంది మనకు ప్రోత్సహిస్తున్నారు మంచి ఆనందాన్ని కలుగచేస్తున్నారు అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క నృత్యం నేర్చుకొని మనకు నేర్పిస్తున్నారు అలాగ వెబ్సైట్ల నుంచి మనం వాటిని చూసి నేర్చుకుంటున్నాము ఈ సమాజంలో ఇంటర్నెట్ ద్వారా అన్ని